ఆంధ్రప్రదేశ్లో క్రీడకు సమానత్వపు హక్కును కలిగిస్తుంది స్త్రీ బే స్త్రీ పురుష అనే లింగ భేదం లేకుండా సమానత్వపు హక్కుని కలిగిస్తుంది అలాగే వారిన్ వారి యొక్క నైపుణ్యతను కలిగి ఉన్న వాళ్ళలో ఆట క్రీ క్రీడా అనేది మంచిగా ప్రదర్శించినప్పటికి వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఉన్నత స్థాయిని నిర్దేశించడానికి ప్రదర్శిస్తుంది అది ఎలా అంటే ఆంధ్రప్రదేశ్లో క్రీడలు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో జన్మించిన పలువురు వ్యక్తులు పలువురు పురుషులు పలువురు స్త్రీలు క్రీడాకారులు మారి వారి వారి యొక్క అథారిటీని ఎన్సీఏ శాంప్ స్టేడియం ద్వారా వాటి నిర్మాణం చేస్తు ఉంటారు వారికి వచ్చి క్రీడా స్త్రీల స్త్రీల విభాగాలలో టెన్నీస్ హాకీ బ్యాడ్మింటన్ ప పురుష లీగ్లోకి వచ్చి క్రికెట్ కబడ్డీ ఖోఖో ప పలు క్రీడక క్రీడలను ప్రదర్సూ ఉంటాను ప్రదర్శిస్తు ఉంటారు అలాగే సో వారికి నేషనల్ ఇంటర్నేషనల్ అవకాశాలను కలిగిస్తు ఉంటారు ఆంధ్రప్రదేశ్లో స్టేడియం నిర్మించడం వల్ల స్పోర్ట్స్ అక అకాడమీ వారి యొక్క నైపుణ్యతను అభివృద్ధిని ప్రదర్శిస్తు వారి యొక్క మ ఇయర్లీ వాళ్ళకి జీతాలను కూడా ఆంధ్రప్రదేశ్ ఇస్తు ఉంటుంది